చిత్తూరు భాషలో చిత్తూరు తెలుగు కొంచెం బాగా నాటుగా ఉండేది కడప లో కూడా ఒకరకమైన తెలుగు తర్వాత తెలుగు భాష ఇప్పుడు ఎక్కువగా తెలుగు భాష ఎవరు మాట్లాడేది లేదు ఎందుకంటే ఎక్కువగా ఇంగ్లీష్ అయిపోయింది చదవడం కూడా తెలుగు కాకుండా ఇప్పు ఇంగ్లీషే అయిపోయింది అన్నిమాటలూ ఇంగ్లీష్లోనే అయిపోయియాయి తినే పదార్ధాల పేర్లు కూడా ఇంగ్లీషే అయిపోయింది ఇంకా కాలం మారేంత వరకు తెలుగు భాషకి మోజు తగ్గి ఇంగ్లీష్కే ఎక్కువగా ప్రిపరేషన్ అవుతూవుంది ఎందుకంటే చిన్నపిల్లోడు కూడా ఇంగ్లీషే పెద్దోళ్ళైనా ఇంగ్లీషే ముసలోళ్ళైనా ఇంగ్లీషే అయిపోయింది ఏదోఒక రెండు రెండు పదాలు తెలుగుంటే ఒక పదం ఇంగ్లీష్ అన్నా ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఎక్కువగా ఇప్పటికీ తెలుగుని తెలుగుభాషని కాపాడేందుకు చాలామంది పాటుపడుతూనే ఉన్నారు ఇంకా తెలుగు వదాంట్లో పద్యాలుంటాయి భావాలుంటాయి తెలుగుభాష చదువుకునే చదివి తెలుగు సబ్జెక్ట్ తలిగితే చదువుకొనుంటే దానిగురించి బాగా తెలుస్తుంది ఆ పద్యాలు అప్పుడు ఇప్పుడు భాషయితే కొంచెం ఈసీగా ఉంటుంది అప్పుడు పురాతనకాలంలో తెలుగు కొంచెము ఒకరమైన సంస్కృతంలాగా అలా ఉండేది దాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టము దాన్ని మళ్ళీ మార్చి కన్వర్ట్ చేసి ఇప్పుడు మామూలు తెలుగులాగ చేసారు అప్పడు తెలుగయితే ఇప్పటికీ మనకూ అస్సలు అర్ధం కూడా కాదు ఇంకొన్నిరోజులు పోతే ఆ తెలుగు అస్సలు మర్చేపోతారు మేమ్ చదువుకునేటప్పుడు కానీ ఆ తెలుగు పద్యాలు భావాలు అవన్నీ ఉండేవి అవన్నీ బాగా మాకే అర్ధం చేసుకునేకి కష్టం మా తెలుగు టీచర్ మాకు ఎక్స్ ప్లైన్ చేసేవాల్లు ఇప్పుడు అన్నీ ఇంగ్లీషే అయిపోయినాయి తినే తిండి పేరు కూడా ఇంగ్లీష్లోనే అయిపోయినాయి అన్నం అంటే బియ్యం అనే అర్ధం పేరు కూడా ఇప్పుడు రైస్ అనే ఇంగ్లీష్ పదానికి మారిపోయింది కాలం అంతా మారిపోయింది పోనుపోనూ ఇంకా పోగాపోగా అసలు తెలుగు అనేదికూడా ఆ పేరే మార్చేస్తారేమో అంత మారిపోతుంది ఇంకా తెలుగురాష్ట్రంలో అయితే తెలుగుభాషకి అప్పుడు పురాతనకాలంలో అంటే కొంచెం కొంచెం ముందు జెనెరేషన్ వాళ్ళు బాగా మంచి ప్రిపరేషన్ ఇస్తారు బాగానే మాట్లాడతారు తెలుగు దాన్ని బాగా ఎక్కువగా ఇప్పుడుకూడా వాడుకలో తెలుగును కాపాడుకునేది బ్రాహ్మణులొక్కటే వాళ్ళే ఎక్కువగా తెలుగుని అచ్చు మర్చిపోకుండా తెలుగులోనే మాట్లాడతారు తెలుగు అనేది భలే మంచిగుంటుంది తెలుగులో పాటలుకానీ అందులో విషయాలు కానీ తెలుగురాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలోని కొన్ని కొన్ని పురాతనకాలంలో రాజులు అలా వాటి వాళ్ళ గురించి తెలుసుకోవడం అన్నీ బాగానే ఉంటుంది వాళ్ళ గురించి అయితే పాటలూ పద్యాలూ అన్నీ ఉంటాయి ఆ పద్యాలు అర్ధం చేసుకోవడం కూడా ఇప్పుడు ఇప్పుడైతే అస్సలు కాదు ముందు బాగుండింది మాతర్వాత జెనెరేషన్ వాల్లు కూడా తెలుగు మర్చిపోతారేమో తర్వాతసలు ఆ తెలుగు ఎలా మర్చిపోతారు అసలు గుర్తుంటుందో తెలుగంటే ఏందో తెలుసుకుంటారో అని కూడా తెలీదు అంత మారిపోయింది అన్నం అనే పేరు కూడా ఇప్పుడు ఇంగ్లీష్లోనే అంటున్నారు ఎదైనా కానీ ఇంగ్లీష్లోకే మారిపోయింది చాలామంది వేరే రాష్ట్రం వాళ్ళు కూడా తెలుగురాష్ట్రంలోనే ఉన్నారు నాకు తెలిసి నాకు ఎక్కువగా తెలుగే ఇష్టం